నా చిన్నతనంలో మా అమ్మకి బహుమతిగా తన పుట్టినరోజున తనకి నేను ఎంత కృతజ్ఞతగా ఉన్నానో దాని గురించి ఒక గేయం రూపంలో రాసి అలంకరించి ఇచ్చాను కానీ అది మా అమ్మకు అంత నచ్చలేదు ఎందుకంటే నేను రాసిన గేయంలో ఎన్నో అక్షర దోషాలు ఉన్నాయని అందుకని మా అమ్మ మళ్ళీ నన్ను కూర్చోబెట్టి అక్షర దోషాలు లేకుండా రాయించింది కానీ మా ఉపాధ్యాయులు మాత్రం నా ప్రయత్నానికి మెచ్చుకున్నారు అలాగే ఒకసారి మా తరగతిలో మా తెలుగు ఉపాధ్యాయులు ప్రాజెక్టు వర్క్ క్రింద ఒక చందస్సుతో కూడిన పద్యం రాసుకుని తీసుకురమ్మన్నారు మా తరగతిలో వారంతా ప్రయత్నించారు కానీ మా ఉపాధ్యాయులు వారికి నా పద్యం మాత్రమే నచ్చింది ఎందుకంటే చందస్సు సరిగ్గా ఉంది ప్రాసను ఉపయోగించే రాయడం వల్ల నా పద్యానికి మొదటి బహుమతి లభించింది అలాగే మా తెలుగు ఉపాధ్యాయులు నన్ను ఎంతో మెచ్చుకున్నారు